ఓకే మేడం నేను నా పేరు రజిత నేను మా పాపని మీ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నానండి ఆ మా పా ఒక పాప వచ్చి ఎల్కేజి అండి ఇంకోక పాప వచ్చి థర్డ్ క్లాస్ అండి థర్డ్ క్లాస్కి ఎల్కేజికి ఫీస్ ఎలా ఉన్నాయి అండి స్కూల్లో ఓకే ఓకే ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉందాండి టర్మ్ వైస్ పే చెయ్యడమా లేకపోతే మొత్తం ఓకె సారి పే చెయ్యడమా అండి ఓకే మంత్లీ మంత్లీ కదా ఓకే ఓకే మనకు సిస్టమా సిస్టం కూడా ఉందాండి అంటే మన స్కూల్లో ఏమేమి నేర్పిస్తారు మీరు స్కూల్లో ఏ క్లాస్ నుంచి నేర్పిస్తారు ఓకే బేసిక్స్ ఏ క్లాస్ నుంచి ఎల్కేజీ వాళ్ళకి ఎం చెప్తారండి ఓకే ఆహా ఓకే ఓకే మేడం నేను ఒకసారి స్కూలు వచ్చి విసిట్ చేస్తాను మేడం స్కూల్ ఎలా ఉందా అనేది ఓకేనా మేడం బుక్స్ కూడా మిరే ప్రొవైడ్ చేస్తారా మేడం బుక్స్ ఇలా మేమే తీసుకోవాలా బుక్స్ మిరే ప్రొవైడ్ చేస్తారా అంటే అదే ఫీజ్లో వస్తుందా ఓకే ఫీ అదే ఓకే అదే ఫీస్లోనా మేడం మరి సెపెరేట్ మళ్ళీ బుక్స్కి వేరే ఫీజు పే చెయ్యాలా ఓకే ఓకే ఓకే మేడం నేను ఒకసారి స్కూల్కి వచ్చి విసిట్ చేసిన తరువాత ఏ విషయం చెప్తాను మేడం నేను పాప ఎల్కేజీకి థర్డ్ క్లాస్కి అయితే కావాలి మేడం ఓకేనా ఓకే ఓకే మేడం ష్యుర్ మేడం వస్తాను మేడం నేను ఓకే